ఏమండి శ్రీనుగారు రమ్మన్నారంట ఆయి ఎన్ని గజాల్లో కావాలండి స్టోర్ రూము అంటే ఇప్పుడు మీకు ఇంట్లో సపరేట్ రూమ్లా కావాలా లేదా మెట్ల కింద కట్టేసినా పర్లేదా మరి సిమెంట్ రేట్లు ఇసుక రేట్లు బాగా ఎక్కువగా ఉన్నాయి సుమారుగా ఎటు లేదనుకున్నా రెండు లక్షల వరకు అవుతుందండి సరేనండి అయితే కూలి వాళ్ళు తీసుకొచ్చి సరే అండి కూలి వాళ్ళని తీసుకొచ్చి మొదలెడతాము పని ఓక రెండు రోజుల్లో మొదలెడతామండి సరే